నమస్కారమండి నేను ట్యాక్సీ రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాము ఎందుకంటే ట్యాక్ నేను చాలా అర్జెంటుగా వెళ్ళవలసి ఉంది అక్కడికి చేరుకోవాల చేరుకోలేను ఎందుకంటే ట్యాక్సీ లేట్ వస్తుంది కాబట్టి నేను తొందరగా వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి ఆ ట్యాక్సీని నేను రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాను దయచేసి ఆ ట్యాక్సీని ఆ ఆటోను లే రద్దు చేయడా చెయ్యాలని నేను అనుకుంటున్నాను